నమస్కారమండీ ఎలా ఉన్నారండీ ఏమైపోయారండీ గత రెండు వారాలుగా కనపడుట లేదు ఎక్కడికెళ్ళిపోయారు ఆహా ఇప్పుడెలా ఉందండీ ఒంట్లో గట్టా బాగుందా అండి మీరేమైనా వార్తలు చుస్తారాండీ వార్తలు చూసే అలవాటు ఉందాండీ

ఇదిగో మన చంద్రబాబు నాయుడు గారిని ఇలా జైల్లో పెట్టారండీ ఏమన్నా తెలుసాండీ మీకు

అవునండీ అవునండీ అవునండీ తెలిసిందే అండీ చాలా రోజుల నుండి ఉంటున్నారండి ఆయన అలాగా ఆయన పెద్దాయన కదండీ ఆయన అందుకనే ఇంక వైద్య సమస్యలు తలెత్తుతాయండీ

అవునండీ ఏంటండీ

అవునండీ బాగానే చుస్తున్నారండీ న్యూస్ ఆహా అదే రెండు నెలల నుంచి అయన అలా జైల్లో ఉంటున్నారండీ జైల్లో ఉండటంతో ఆయనకి ఒంట్లో కూడా బాగోట్లేదు అయన

సర్లేండి అది కాదండీ మన జగన్ గారు కూడా అయన విదేశాలు వెళ్ళారు దాని గురించి ఏమన్నా తెలుసాండీ మీకు అదే వాళ్ళ పాపా చదువుతుందని వాళ్ళ పాపని చూడ్డానికి వెళ్లారండి ఆయన వెళ్ళీ ఈ ఒక ఇరవై మూడు కోట్లు ఖర్చయ్యాయండీ ఆయన వెళ్ళీ చేసిందేం లేదండీ అవునండీ ఇరవై మూడు కోట్లు ఖర్చయ్యిందండీ ఎన్ని రోజులకనుకుంటున్నారు ఇరవై మూడు కోట్లు నాలురోజులకండీ

ఇంకా అన్ని మనవే అండి మీరు గ్యాస్ బిల్లులు కరెంటు బిల్లులు పెరుగుతూ ఉంటాయి కాదండీ మీరు మేము కట్టిన డబ్బులే అయన అలా వాడుకుంటూ ఉంటారు ఎంతైనా ముఖ్యమంత్రి కదా ముఖ్య మంత్రిని కాపాడ్డానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు సెక్యూరిటీ అది ఇది అంటారు ఏదైనా అంటే ఇంకా అలా ఖర్చుపెట్టారండీ నిన్న మొన్న అండీ అంబటి రాంబాబు గారికి యాక్సిడెంట్ అయ్యిందండీ అదే రోడ్ మీద అలా వెళ్తుంటే అదే రోడ్ మీద హైవే మీద వెళ్తుంటే దేన్నో గుద్దేశాడండీ బాగానే ఉందటండీ ఎదో మిస్ అయ్యాను బాగానే ఉన్నాను అని చెప్పాడంటండీ మీడియా ముందుకొచ్చి అదే అండీ విషయం సర్లేండి అయితే ఉంటాను